మేము పండుగల్లో చాలా రకాల వంటకాలను అలాగే కొన్ని పిండి వంటకాలను కూడా వండుకుంటాము మా ఇంట్లో పండుగల సమయంలో మేము వంటకాలను స్వీటుతో ప్రారంభిస్తాము అలాగే మా ఇంట్లో పండుగ పండుగల్లో వంటకాలు మేము బిరియాని ఎక్కువగా వండుకుంటాము అలాగే చాలా రకాల కాయగూరలు సాంబారు మొదలైనవి మేము వండుకుంటాము అలాగే మా అమ్మగారు చాలా పిండి వంటలను వండుతారు ఈ పండుగ సమయాల్లో అరిసెలు పోకుండలు జంతికలు పొంగనాలు సున్నుండలు ఇలాంటి మొదలైన పిండి వంటకాలను మా ఇంట్లో పండుగ సమయంలో వండుకుంటాము